ఆంధ్రప్రదేశ్లో మాకు ఏయే ప్లేస్లు చూపిస్తారు అండి ఓకే మనకి ఎంత టైం పడుతుంది ఇవన్నీ చూడడానికి మాకు కా కారులో తీసుకెళ్ళాలి ఏసి ఉండాలి మొత్తం అన్నిటికీ ఎంత ఛార్జ్ పదుతుంది అండి ఓకే మొత్తం ఫుడ్డు రూము ట్రావెల్ కానీ ఓకే అండి మేము ఒక్కరమేనండి ఓకే అండి మేము హైదరాబాద్ నుంచి వస్తాం అండి రేపు మార్నింగ్ టెన్కి అలా వస్తాం అండి ట్రైన్ సరే అండి మళ్ళీ నెక్స్ట్ టూ డేస్లో మాకు తీ రిటర్న్ అయిపోవాలి ఓకే అండి థ్యాంక్ యూ